ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటుందంటే వీళ్ళకి టూరిస్ట్ చేసే వాళ్ళ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటారనమాట అక్కడప్పుడు ఇక్కడైనా ఎక్కడైనా ప్లేసుకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రదేశం కానీ అక్కడ సెక్యూరిటీ కానీ అన్నీ బాగా పెడతారు అక్కడ దారిలో కూడా ఏం ఏం ఆక్సిడెంట్లు ఏం జరగక్కుండా ఏం జరగకుండా చూసుకోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు